పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది యాభై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై ఎనిమిది ఒక లక్ష టోమ్భై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఐదు ఏడు లక్షల యాభై రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది